హలో అవును సార్ చెప్పండి నమస్తే సార్ చెప్పండి చెప్పండి సార్ నాకు అవ్వదు సార్ రే నా డ్యూటీ రేపు సార్ నాకు అవ్వదు సార్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అయినా నాకు అవ్వదు సార్ సరే వస్తాను సార్ ఆ నాకు అవ్వదు సార్ నేను నైన్కి వస్తాను సార్ అవ్వదు సార్ నేను నైన్కి వస్తాను సార్ వ వద్దు సార్ ని నిజమే కదా నాకు అవ్వదు సార్ అవును సార్ కొంచెం కొంచెం లేట్ అవుతుంది సార్ ఓకే సార్ ఎయిట్కి ఎయిట్కి వస్తాను సార్ ఓకే సార్